రమ్యా రెసిడెన్సీనా మాట్లాడేది మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ద్రాక్షారం వెళ్దాం అని అనుకుంటున్నాం అండి అక్కడ మేము ఒక వన్ వీక్ స్టే చేయాలి దాని కోసం మేము అక్కడ వెళ్ళడానికి అది మీ క్యాబ్స్ అవి ఫ్రీగా ఉంటాయా మా ఫ్యామిలీ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అండి స్టే చేయాలి వన్ వీక్ కూడా స్టే చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పూజలు అవి జరుగుతు ఉంటాయి కదా అక్కడ అటు ఇటు మా ఫ్యామిలీ మొత్తానికి కూడా అప్ అండ్ డౌన్ చేస్తు ఉండాలి ఫుడ్తో సహా ఉండాలి మ్యాడం స్టేయింగ్ ఫుడ్తో సహా ఓకే మ్యామ్ ఇంకా ఓకే

ఓకే ఓకే ఓకే అండి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్